ఒక ప్రయాణికుడిగా నేను చాలాసార్లు అత్యవసరమైన సమయంలో మరుగుదొడ్లు పెట్రోల్ బంకులో ఆహారం వల్ల ఆహారం గురించి నేను చాలా బాధింపబడ్డాను నేను ఒకసారి కేరళాకు ప్రయాణంకి వెళ్ళాను కేరళ ప్రయాణంలో నాకు మరుగుదొడ్ల అవసరం చాలా పడింది మరుగుదొడ్లు ఎక్కడపడితే అక్కడ లేవు అది కాక మనము తెలుసుకునే సమాచారం కూడంగా ఉండదు కాబట్టి మనము ముందే అన్ని మనకు మరుగుదొడ్లు అనేది చాలా ఉపయోగపడుతుంది నేను చాలా బాధపడ్డాను ఆహారం కూడా అక్కడ ఆహారం వేరే మన ఆహార విధానం వేరే మనం ఆహారంలో మంచి నూనె వేసుకొని తింటే వాళ్ళు కొబ్బరి నూనె వేసుకొని తింటారు అది మన నాలుకకు రుచించదు అదికాక హైదరాబాద్ నుంచి కేరళ వరకి ఎంత కాదన్న వెయ్యి కిలోమీటర్ల పైనే ఉంటుంది అంత దూరం వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా పెట్రోల్ బంకుల అవసరం అనేది ఉంటుంది ఆ పెట్రోల్ బంకులు కూడంగా ఎక్కడా కనిపించవు చాలా దూరం అనేది ఉంటుంది ఒక బంకు నుంచి ఇంకో బంకు వరకు మనం ముందే సిద్ధంగా ఉండాలి పెట్రోల్తో లేకపోతే మనం మనకు తిప్పలు తప్పదు ఎందుకంటే అంత దూరంలో మనకు సహాయం చేయడానికి కూడా ఎవరు రారు కాబట్టి మనకు పెట్రోల్ అవసరం చాలా ఉంటుంది బంకులని కూడా పెంచాలని అనుకుంటున్నాను ఒక ప్రయాణికుడిగా నేను మరుగుదొడ్లు విషయంలో నేనే నేను ఒక్కడినే వెళ్ళాను కాబట్టి సరిపోయింది అదే ఒక కుటుంబంతో వెళ్తే అప్పుడు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కావున మరుగుదొడ్లు అనేది ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా వంద శాతం పెంచాలి అంత దూరం ప్రయాణం చేస్తుంటే ఎవరికైనా మానవతాలోలకు మరుగుదొడ్లు అనేది అవసరం చాలా అవసరం ఆహార ఎంపికల విషయానికి కొస్తే మనం ఎంత ఆహారం తీసుకున్నా మనము అంత దూరం అంత దూరం వెళ్ళేలోపు అవి అనేవి చెడిపోతుంది కావున మనం ఆహారం అనేది వండుకునే విధంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే మనం ఒక కుటుంబంతో వెళ్తే మాత్రం పిల్లలు ఆ ఆహారాన్ని తినరు అదికాక ఆరోగ్య విషయాలనేది ఖచ్చితంగా వస్తుంది కావున మనం ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన విషం ఎంతైనా ఉంటుంది కేర నేను కేరళాకి వెళ్ళిన సమయంలో మరుగుదొడ్లు అనేది లేదు అంతే కాకుండా పెట్రోల్ బంకులు కూడా దూరంగా ఉన్నాయి మాటిమాటికి మనం టోల్గేట్ దిగాల్సి వస్తుంది దిగి ఎక్కే లోపు మళ్ళీ వాళ్ళు ఫీజు అడుగుతారు పే చేయాల్సి ఉంటుంది ఆహార ఎంపికలు కూడా మనము పళ్ళు వీలైనన్ని పళ్ళు తీసుకోవాలి నా ఉద్దేశం ప్రకారం అయితే మనం ఎక్కువ పళ్ళు తీసుకోవాలి అది కాకుండా మనం అక్కడ ఉండాలి అంటే మనమే వండుకొని తినేలా మనం ఇక్కడి నుంచి సామాగ్రి తీసుకుని వెళ్ళాలి అక్కడి వంటలు మనకు రుచించవు ఒక ప్రయాణికుడిగా మరుగుదొడ్లు ఎక్కడ పడితే అక్కడ ఉండవు ప్రయాణం చేసే వాళ్ళకు కడుపులో తిప్పుతుంది కాబట్టి ఒక నిమ్మకాయ లాంటిది కూడా తీసుకొని వెళ్ళాలని నా ఉద్దేశం వీటి గురించి ప్రత్యేకమైన ఇబ్బందులు ఎదురుకోకుండా ఉండాలి అంటే ఎవ్వరైనా సరే మనం ముందే ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ వేసుకొని వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది ఎక్కడ ఏది ఉంటుంది అక్కడ తెలుగు వంటకాలు ఎక్కడైనా అమ్ముతారా అక్కడి అక్కడి నగరాలలో అక్కడికి మనం ఎలా వెళ్తున్నాం అంతా ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ వేసుకొని వెళ్తే మనకు సమస్యలు తక్కువగా ఉంటాయి స సమ్ ప్లానింగ్ లేకుండా వెళ్ళడంతో పోలిస్తే ఒక ప్లానింగ్ వేసుకొని వెళ్తే సమస్యలు తక్కువగా ఉంటాయని నా ఉద్దేశం అది కాకుండా పెట్రోల్ బంకులు కూడా అక్కడ ఉంటాయి కానీ ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు కావున మన ముందే గూగుల్ గూగుల్లో చెక్ చేసుకుని వెళ్ళాలి అది కాకుండా మరుగుదొడ్ల విషయానికి వస్తే కేరళాలో ఉన్నవి కాకపోతే ఇంకా పెంచాలి ఒక ప్రయాణికుడికి తెలియదు అవి ఎక్కడ ఉంటాయో వాటి గురించి మనం లింక ఎక్కడ వెతక కూడా వెతకలేము కావున మనకు అవి కనపడే విధంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది కాకుండా మాకు మా మా దూరపు చుట్టాలు వెళ్ళారు కేరళాకి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు ఎందుకంటే వాళ్ళు వంటకాలు ఏమి తీసుకెళ్ళలేదు అంత దూరం వెళ్ళారు కాబట్టి వాళ్ళకు చాలా సమస్యలు ఎదురయ్యాయని వాళ్ళు చెప్పారు అది కాకుండా వాళ్ళకు అక్కడి రుచులు నచ్చక ఆరోగ్యానికి గురయ్యారు వాళ్ళు దూర ప్రయాణం చేసే వాళ్ళకు వాళ్ళా వాహనంలో పెట్రోల్ కూడా అయిపోయింది వాళ్ళు వాళ్ళ అవస్థ చెప్పారు అది కాకుండా ఆహార ఎంపికలు కూడా వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేదు అందుగురించి మనం ఎక్కడికి ప్రయాణం చేయాలనుకున్నా మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండి మంచి ఆహారాన్ని మన ఆహారాన్ని ఇటు నుంచే తీసుకొని వెళ్తే ఆనందంగా అంత దూరం వెళ్ళి వస్తామని అనుకుంటున్నాను మరుగుదొడ్ల విషయానికి వస్తే మరుగుదొడ్లు అనేది మానవులకి ఎవరికైనా అవసరం అవి ఖచ్చితంగా మనం అంతా దూరం వెళ్తున్నప్పుడు మార్గంలో మార్గమధ్యంలో రావడం అది సహజం మార్గమధ్యంలో కూడా మరుగుదొడ్లు ఉండేలా చూసుకోవాలి ఒక నగరం వచ్చేవరకు మరుగుదొడ్లు అనేటివి ఉండయి ఒక నగరం నుంచి ఇంకో నగరంకి దాదాపు వంద కిలోమీటర్లు ఉంటుంది కావున చాలా అసంతృప్తి పరుస్తుంది మరుగుదొడ్లు కూడా వీలైనన్ని ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను